మేం మేము మా కుటుంబం కలిసి బాగా చేసుకునే పండుగ సంక్రాంతి మనకి ఆల్రెడీ తెలిసినట్టే సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ ఫస్ట్ డే వచ్చేటప్పటికి భోగి సంక్రాంతి కనుమ భోగి రోజు ఉదయాన్నే లేచి భోగి స్నానాలు చేసి దేవుడికి దండం పెట్టుకొని తినేసాక ఈవెనింగ్ చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోస్తారు అలాగే మరసటి రోజు సంక్రాంతి కోసం సంక్రాంతి రోజు ఉదయాన్నే లేచి కొత్తబట్టలు కా ధరించి ఇంకా మా మా యొక్క దైవాన్ని కొలుస్తారు కొలిచాక పేరంటాలని పిలిచి చీరలు పెట్టి పసుపులు రాసి వాళ్ళకి ఆహ్వానిస్తారు అలాగే సాయంత్రం అయ్యేటప్పటికీ స సంక్రాంతి అనగానే మనకి మెయిన్ గుర్తు వచ్చేవి గాలిపటాలు గాలిపటాలు ఎగరేస్తాము ఇంకా సంక్రాంతి అప్పుడు కొత్త అల్లుడిని గట్టా పిలుస్తూ ఉంటాము కనుమ రోజున కనుమ రోజు కొత్త అల్లుళ్ళతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది కనుమ రోజున గోవులకు పూజించి ఇంక ఇంట్లో నాన్ వెజ్ వండుకుని అంతా హ్యాపీగా అయిపోతుంది కనుమ రోజుతో